నేను పూలమొక్కలు పెంచడానికి కారణం నాకు దైవభక్తి ఉంది తెల్లవారి స్నానం చేసి నేను పెంచే పూలమొక్కల్లో నందివర్ధన మందారము గులాబీ మళ్ళీ చిన్న మందారము చామంతి పూలు ఇవన్నీ పెంచుతుంటాను నాకు ఆ పూలన్నీ కోసుకుని వచ్చి నేను పూజగదిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించడం నాకు చాలా ఇష్టము ఈ పూలన్నీ దేవునికి సమర్పిస్తూ నేను పూజ చేస్తాను అందువల్ల నాకు పూలంటే చాలా ఇష్టం దైవారాధనకి చాలా ఇష్టపడతాను కాబట్టి నేను పూలు పెంచుతున్నాను థ్యాంక్ యూ